చెప్పండి మేడమ్ నమస్తే మేడమ్ మేడమ్ ఇప్పుడైతే వచ్చేసి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వారం నుంచి దసరా స్టార్ట్ అయిపోతుంది కదా మేడమ్ ఇప్పుడే రష్ ఫుల్గా ఫుల్గా వచ్చేస్తున్నారు రష్షు అసలు దర్శనానికి టెన్ అవర్స్ పడుతుంది నడక దారిలో కూడా చాలా మంది వస్తున్నారు దాని కోసమని సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా రిక్రూట్ చేసుకున్నాం మేడమ్ ఎందుకంటే ఇంతక ముందు నడక ప్రదేశంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళకి కొంచెం అదే భద్రత కోసం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని ఎక్స్ట్రాగానే మనుషులు అక్కడ వేయించాము తర్వాత వచ్చేసి అన్నదానం దగ్గర ఎక్కువ రష్ అయిపోతుంది అక్కడ కూడా భోజనాలు తయారు చేసేదానికి ఒక రెండువేల మందిని రిక్రూట్ చేసుకున్నాం మేడమ్ ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లమ్ అయితే లేదు రీసెంట్గా సెలబ్రిటీలు రావడం వల్ల కొంచెం వీళ్ళని నడకదారుల్లో పోయేవాళ్లు తర్వాత వచ్చి ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్లంతా ఒక హాఫ్ యాన్ అవర్ బ్లాక్ చేసి ఒకేసారి అందరిని పంపించి వేస్తున్నాం మేడమ్ తప్పకుండా మేడమ్ అవన్నీ మానిటర్ చేస్తున్నాము చెప్పండి మేడమ్

తప్పకుండా మేడమ్ తప్పకుండా తర్వాత లడ్లు కూడా చాలా సేల్ అయిపోతున్నాయి దానికి తయారు చేయడానికి కూడా మనుషులని రిక్రూట్ చేసుకుంటూనే ఉన్నాము ఏ ఇబ్బంది పడకుండా మేం ఖచ్చితంగా చూసుకుంటాం మేడమ్ తప్పకుండా మేడమ్ తప్పకుండా మేడమ్ అవును మేడమ్ ఓకే మేడమ్ తప్పకుండా మేడమ్ ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్